నా మొబైల్ బిల్లు ఇటీవల పూర్తి అయ్యింది కానీ నాకు నెలకు ఎంత బిల్లు చెల్లించాలో తెలియడం లేదు దయచేసి నా మొబైల్ బిల్లు గురించి పూర్తి వివరాలను నాకు తెలియచేయగలరా నా మొబైల్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు ఏడు సున్నా సున్నా తొమ్మిది ఐదు మూడు